ఒకరితో మాట్లాడాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడే వాళ్ళని కానీ ఈ ఇరవై ఐదు సంవత్సరాలు తర్వాత ఇప్పుడు మాట్లాడాలంటే నేనున్నానా ఇంట్లోనుంచెంత దూరంలో ఉన్నాను వాళ్ల ఉన్న వాళ్లతో మా అయినా మాట్లాడొచ్చు ఎంత సాంకేతికత అనేది ఈ మొబైల్ ద్వారా రావటం అనే సంతోషకరమైన విషయం దీనివలన టైం బాగా సేవ్ అవుతుంది ఒక మనిషి మన చెప్పుకోవాలనుకున్న విషయాన్ని తొందరగా చెప్పగలడు ఒక వ్యాపారం సంబంధించిన విషయమైనా సరే చాలా తొందరగా చెప్పగలరు దీనివలన వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా ఈరోజు ఒకప్పుడు రెండు మూడు చానెల్స్ వచ్చేవి టీవీ చానల్స్ అలా అలాంటివి ఇప్పుడు కొన్ని వందల చానల్స్ వస్తున్నాయి ప్రపంచంలో నలుమూలలా ఉన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోగలుగుతున్నాం చూడగలుగుతున్నాం వినగలుగుతున్నాం మొబైల్ ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతీ దేశం గురించి తెలుస్తుంది సార్ ఈరోజుల్లో ఈ రోజుల్లో ఈ సాంకేతికత వలన మనకు తెలియని విషయం అంటూ ఏదీ లేదు స్కూల్ పిల్లలకు పాఠాలు కూడా ఈ సాంకేతికతను ఉపయోగించి క్లాసెస్ చెప్తున్నారు ఇది గొప్ప మార్పు సార్ ఇది ఇది దీని వలన నా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి నా నాలెడ్జ్ పెరుగుతుంది అభివృద్ధి పెరుగుతుంది ఆర్థికంగా కూడా అందరూ ముందుకు అడుగేయగలుగుతారు ఇది ఒక గొప్ప మార్పు సార్